హలో సార్ నమస్తే అదే సర్ అదే హౌస్ గురించి ఇప్పుడు అడిగాను కదా సార్ చెప్పారు సార్ నేను మాట్లాడాను మీతో ఇంకేమైనా అవస విషయముందా సార్ టైల్స్ కూడా ఉన్నాయి సార్ అంటే వాటిలో సైజులు ఉన్నాయి సార్ రెండు ఇంటూ రెండు రెండు ఇంటూ ఒకటి వన్ ఒకటి ఇంటూ ఒకటి అంటే అడుగుకి అడుగు సార్

సార్ అదే కలర్స్ కూడా చెప్పి మీరు డిజైన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు మేడం గారొచ్చినా నేను చూపిస్తాను సార్ అన్నీ మా షాపు ఫలానా అది హీరో హోండా పక్కనే ఉంది సార్ అవును సార్ అవును సార్ హీరో హోండా షోరూం పక్కనే అది సార్ సర్ సార్ అది రెండొందల యాభై రూపాయిలుంటుంది సార్ అంటే అడుగుకు అడుగయితే రెండొందల యాభై ఇంకా పెద్దవైతే ఎక్కువ రేటు ఉంటాయి సార్ దాన్ని బట్టి కొలతలను బట్టి అదే సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఉండమంటా ఉండనా ధన్యవాదాలు సార్ సరే సార్